హలో జేకే రెస్టారెంటా అండీ నేను ఆల్రెడీ మీకు ఆర్డర్ ఇచ్చాను ఇప్పుడు ఆ ఆర్డర్ నెంబర్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను నేను దానికి ఎక్స్ట్రా ఇంకొక రెండు చికెన్ కర్రీస్ పంపించండి అలాగే ఒక థమ్సప్ కూడా పంపించండి ఆ మీరు డెలివరీ చేసే ఆ డెలివరీ బాయ్కి నేను మిగిలిన డబ్బులు చెల్లించేస్తాను